పోటీ పరీక్షలకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు న్యూస్ మీడియా చాలా విధంగా సహాయపడుతుంది ఎలా అనగా ప్రపంచంలో మరియు దేశంలో ఎక్కడెక్కడ జరుగుతున్న విషయాలని మనము మీడియాలో చూసి తెలుసుకోగలము ఇప్పుడు ఒక వ్యక్తి ఢిల్లీలో ఉంటూ వరంగల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలడు ప్రపంచ స్థాయి మరియు జాతీయస్థాయి మరియు రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి మరియు మండల స్థాయి విషయాలను కూడా న్యూస్ మీడియా ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవలెను ఒక ప్రభుత్వం అనేది ఎలాంటి కొత్త కొత్త స్కీమ్స్ మొదలు పెడుతుందో మరియు వాటి యొక్క డెవలప్మెంట్ ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవడానికి మనకు ఈ న్యూస్ ఛానల్స్ ఉపయోగపడతాయి ఒక్కొక్క న్యూస్ ఛానల్లో ఒక్కొక్క విధంగా చూపించిన మొత్తానికి మనకు ప్రపంచంలో జరిగే విషయాలన్నిటిని తెలియజేయడం వలన విద్యార్థులకు వారి యొక్క జ్ఞానం మరియు పరీక్షలకు సిద్ధం అవ్వడానికి ఉపయోగపడుతుంది

ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియడం వల్ల వారు పోటీపరీక్షలకు తొందరగా సిద్ధమవుతారు మరియు యుపిఎస్సిలో కొన్ని క్వశ్చన్ కొన్ని ప్రశ్నలు ఏమి ఎలాంటివి అడుగుతారు అంటే ఈ రోజు ఈ రోజు జరిగినవి రేపు ఇంటర్వ్యూకి వెళ్తే నిన్న జరిగిన విషయాన్ని గురించి కూడా అక్కడ అడగవచ్చు సో విద్యార్థులు ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకోవడం వలన వారికి ఇంటర్వ్యూలలో మరియు ఎగ్జామ్లలో పనికి వస్తుంది అలా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఒక విద్యార్థికి అన్ని

వ్యతిరేకంగా చెప్పవచ్చు ఇలా చూసిన న్యూస్ని మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోవడం వలన అసలు ఏం నిజం ఏంటి ఏముంది ఎంతుంది అనేది మనం తెలుసుకోవడం వలన మనకు సమాచారం అనేది తొందరగా దొరుకుతుంది